హలో గ్యాస్ ఏజెన్సీ అండి మేము కొత్తగా ఇల్లు మారాము దాని చిరునామా వచ్చి వన్ ఆబ్లిక్ ఫోర్ ఆబ్లిక్ సిక్స్ దానికి సంబంధించిన గ్యాస్ బుకింగ్ మీకు సంబంధించిన అడ్రస్ను మేము చేంజ్ చేయాలి అనుకుంటున్నాము దయచేసి మేము చెప్పిన అడ్రస్కి మా చిరునామాను మార్చవలసిందిగా గ్యాస్ కంపెనీ వారిని అభ్యర్థిస్తున్నాము మా ఆడ అదే మా బుకింగ్ ఐడి నాలుగు ఒకటి ఆరు ఏడు ఎనిమిది తొమ్మది

ఈ చిరునామాను ఆథరైస్డ్ నెంబర్ చివరి నాలుగు అంకెలు నాలుగు ఆరు ఆరు నాలుగు ఆ నెంబర్కి మా చేంజ్ చేయవలసిందిగా కోరుతున్నాము మేము మేము ప్రస్తుతానికి విద్యుత్ కుక్కర్ ద్వారా మా వ మా వంటలను మేము పూర్తి చేసుకుంటున్నాము అది మాకు చాలా అసౌకర్యంగా ఉంది అసౌకర్యంగా ఉంది దానివల్ల మాకు అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి మాకు కరెంటు వినియోగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు తొందరగా మా గ్యాస్ బుకింగ్ ఆర్డర్ను చిరునామాను చే చేంజ్ చేసి మాకు త్వరగా గ్యాస్ బండను మా ఇంటికి డెలివరీ చేసిస్తారని ఆశిస్తున్నాము